ఆరోగ్య సేవలకు సరిపోని నియోజక సమస్యలు రాష్ట్రంలో రాష్ట్రం అనేది ఎలా పరిష్కరిస్తుంది అంటే ఒకవేళ రాష్ట్రంలో సమస్యలు అనేటివి ఎక్కువైనప్పుడు చదువుకోని ఏదైనా మాత్రమే శిక్షణ కార్యక్రమాల ద్వారా తెలియని విషయాలు తెలియజేయడం అక్కడక్కడ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ శిక్షణ కేంద్రాల ద్వారా కూడా కొంచెం సమస్య అనేది రికవరీ అవుతుంది లేదా రికవరీ అ అర్జీ రికవరీ అటు ఇటు కాంట్రాక్టర్ల ద్వారా కూడా ఈ కొత్త కొత్త కాంట్రాక్టర్స్ని తీసుకువచ్చి ఈ కాంట్రాక్టర్స్ కాంట్రాక్టర్ ద్వారా కూడా ఈ ఆరోగ్య సేవలకు సరిపోనీ ఎడల కొంచెం నష్టం అనేది ఈ కాంట్రాక్టరే తీసుకోవడం జరుగుతుంది ఈ కాంట్రాక్టులు ద్వారా శిక్షణ కార్యక్రమాలు ద్వారా కొంచెం సమస్య అనేది పరిష్కరించగలుగుతాము వీటి ద్వారా కూడా కానప్పుడు ఆరోగ్య భీమా అనేది కూడా ఉంది ఆరోగ్య బీమా ద్వారా ప్రజలు ప్రజలు వాళ్ళకు డబ్బులు సరిపోనీ ఎడల కూడా ఈ ఆరోగ్య బీమా అనేది ఉపయోగించుకోని వీళ్ళు వైద్యం చేయించుకోవడం జరుగుతుంది ఈ ఆరోగ్య భీమా అనేది రాష్ట్రమే చూసుకుంటుంది ఈ ఆరోగ్య బీమా ద్వారా ప్రజలకు ఆ డబ్బులు కట్టి చూస్తారు లేదా జవాబు దారి చట్టం ద్వారా కానీ ఉండేటి ఉల్లంఘనలు ద్వారా కానీ ఆరోగ్య సేవలకు సరిపోని నియంత్రణ సమస్యలు ఏవైనా వస్తే రాష్ట్రం ఈ విధంగా చూసుకుంటుంది పరిష్కరించుకుంటుంది